మా దగ్గర ఎక్కువ అయితే మామిడికాయ కారం చికెన్ బిర్యానీ ధమ్ బిర్యానీ చాలా ఎక్కువగా తింటాము కాబట్టి మేము చాలా కూరగాయలు తింటాము అందులో అందులో వంకాయ వంకా వంకాయ ఎక్కువగా వంకాయ ఎక్కువగా తింటాము మరియు టమాట టమాట ఎక్కువగా తింటాం కాబట్టి మేము మేము ఎక్కువ అయితే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ తింటుంటాం కాబ కాబట్టి మేము చికెన్ బిర్యానీ ఎక్కువ చికెన్ కర్రీ చికెన్ హల్వా అలాంటివి తింటుంటాము కాబట్టి ఎక్కువైతే మటన్ కర్రీ చికెన్ కర్రీ ఆన్ అన్ని నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ తింటుంటాం వంకాయ చిక్కుడు కాయ చిక్కుడు కాయ మునగకాయ కూరగాయలు తింటూ తింటుంటాము అవే మేము ఎక్కువైతే ఎక్కువగా తింటుంటాము మా ప్రాంతంలో మా ప్రాంతంలో చికె చికెన్ని ఎలా చేస్తారంటే మొదట చికెన్ తీ కోడిని తీసుకొని కోడి కోడి కోసి దాన్ని చికెన్ కూరగా చేస్తాం అదేవిధంగా మటన్ తీసుకొని మటన్ అంటే మేక మేకను తింటాము మేక తింటాం మేక తింటాం కాబట్టి మరియు వంకాయ కూర వంకాయ కూర వంకాయ కూర కూడా తింటాము చిక్కుడు కాయ మరియు చిక్కుడు కాయ చిక్కుడు కాయ కూర కూడా కుడంగా తింటాము అందులో నుంచి మేము కొద్దిగా మామిడికాయ కారం మామిడికాయ కారం కూడా మామిడికాయ కారం కూడా తింటాము అందులో మరియు నెయ్యి నెయ్యి నెయ్యి నెయ్యి కూడంగా తింటాం నెయ్యి కూడంగా తింటాము ఇంకా మేము వంకాయ కూర వంకాయ కూర అయితే ఎక్కువగా తింటాము మరియు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మా మా దగ్గర చాలా ఫేమస్ కాబట్టి మరియు ఇంకా ధమ్ బిర్యానీ కూడా చాలా ఫేమస్ మా దగ్గర ధమ్ బిర్యానీ చాలా ఎక్కువ తింటాము మరి చికెన్ బిర్యానీ కూడా మరియు చాలా ఎక్కువగా చాలా ఎక్కువగా తింటుంటాం చికెన్ బిర్యానీ కూడంగా చికెన్ బిర్యానీ కూడంగా చాలా ఎక్కువ చికెన్ బిర్యానీ కూడంగా చాలా ఎక్కువ తింటుంటాం కాబట్టి ఇంకా మేము వంకాయ కూర వంకాయ కూర కూడంగా చాలా తింటుంటాము వంకాయ కూర పలు విధాలుగా వంకాయ పులుసు వంకాయ కర్రీ వంకాయ వేపుడు అని చాలా విధాలుగా తింటాము అందులో నుంచి మేము వంకాయ వేపుడు వంకాయ వేపుడు ఎక్కువగా తింటాం ఎక్కువగా తింటాం వంకాయ వేపుడు ఎక్కువగా తింటుంటాము ఇంకా మేము చిక్కుడుకాయ చిక్కుడుకాయ చిక్కుడుకాయ కూర కూడంగా చాలా ఎక్కువగా తింటుంటాం మా ప్రాంతంలో ఇంకా చారు నీళ్ల చారు అంటాము నీళ్ల చారు కూడా ఉంటుంది అందులో నుంచి చిక్కుడుకాయ చిక్కుడుకాయ కూడంగా తింటుంటాం మరియు పప్పు పప్పు గుటంగా పప్పు గుటంగా తింటుంటాం కాబట్టి పప్పు అయితే ఎక్కువగా తిం పప్పు అయితే ఎక్కువగా తింటుంటాం మామిడికాయ కారం మామిడికాయ కారం లేదే ముద్ద కూడంగా తెలియదు మా ప్రాంతం మా ప్రాంతం మా ప్రాంతంలో మామిడికాయతో పా మామిడికాయతో పాటు నెయ్యి కూడా నెయ్యి కూడంగా నెయ్యి దానిమీద నుంచి వేసుకొని తింటుంటాం ఆ ముద్ద పెట్టుకుంటే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా మేము చికెన్ చికెన్ కూర చికెన్ని చికెన్ని కూడంగా కోడి కూర అని కూడంగా ప పలు విధాలుగా విడదీస్తాం అందులో కోడి బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ చికెన్ బిర్యానీ మరియు హంది అంటూ చికెన్ కూర చికెన్ తందూరియా అని చాలా విధాలుగా తందూరి బిర్యానీ అండ్ చాలా విధాలుగా తింటాము కానీ మేమైతే ఎక్కువగా చికెన్ చికెన్ కూర ఎక్కువ తింటాం మరియు చికెన్ బిర్యానీ అంటూ చికెన్ ఎక్కువ తింటాము చికెన్ కూరలో కూడంగా చాలా విషయాలు పదార్థాలు కలపాల్సి వస్తుంది అందులో నుంచి చాలా చాలా పదాలు కల చాలా పదార్థాలు కలపాల్సి వస్తుంది అందులో చాలా చాలా ఎక్కువగా చికెను అందులో అందులో ఇంకా కారం ఉప్పు తగినంతగా వేసుకొని కూర చేస్తే చాలా బాగుంటుంది అందులోకి ఒక నిమ్మకాయ ఉల్లిగడ్డ వేసుకొని తింటుంటే ఉంటుంది చూడండి న స్వామి చాలా బాగుంటుంది అండి చికెన్ కూర ఇంకా మటన్ కూర కూడంగా చాలా మటన్ కూర కూడంగా చాలా ఎక్కువగా మటన్ కూర కూడంగా చాలా ఎక్కువగా మటన్ కూర కూడంగా చాలా ఎక్కువగా తింటున్నాము మా ప్రాంతంలో ఇంకా మేము ఇంకా మేము వంకాయ ఇంకా మేము చాలా తీపి పదార్థాలు కూడంగా చేస్తాము అందులో తీపి పదార్థాలు అంటే వంక తీపి పదార్థాలు కూడా చేస్తుంటాము మరియు ఇంకా మేము చాలా చేస్తుంటాము అందులో వడియాలు మురుకులు అప్పట్లు బొప్పట్లు అంటూ చాలా బొప్పట్లు అంటూ చాలా చేశాం చాలా చేశా బొప్పట్లు అయితే చాలా ఎక్కువగా చేసాం మరియు మురుకులు సె సె సెరుగులు అంటూ ఇంకా ఎక్కువ చేస్తాం అందులో అప్పాలు పూరీలు అంటూ చాలా చేశాం పచ్చళ్లకు మేమైతే ఇవే ఎక్కువగా చేశాం అప్పలు అప్పలు అంటే అప్పులు ఎక్కువ చేసాం అది పిండి పదార్థం పిండి పదార్థాలు కూడంగా చాలా చేసాం పిండి పదార్థాలు అనగా పిండి పదార్థాలను అనగా అప్పలు పూరీలు నూనె పోలలు అంటే చాలా చేశాం అండ్ మరియు ఇంకా మేము నూనె తీపి పదార్థాలు కూడా చాలా చేసుకుంటాం తీపి పదార్థాలు అనగా నూనె పోలలు పోలీలు ఇంకా చాలా చేసుకుంటాం ఇంకా చాలా చేసుకుంటాం సేమియా అంటూ చాలా చేసుకుంటాం మా ప్రాంతంలో ఎక్కువైతే మా ప్రాంతంలో ఎక్కువగా అయితే చికెన్ బిర్యానీ చాలా బాగా తింటాము ఇంకా బానే ఇంకా బాగానే తింటాం కాబట్టి మేము కాబట్టి మేము ఎక్కువగా అయితే చికెన్ బిర్యానీ చాలా బాగా తింటాము ఇంకా మేము తీపి పదార్థాలు కూడా ఇంకా మేము తీపి పదార్థాలు కూడా ఇంకా చాలా చాలా ఎక్కువగా తింటాం ఇంకా మేము తీపి తీపి పదార్థాలు కూడా చాలా ఎక్కువగా తింటాం మరియు మేము రోజైతే చికెన్ బిర్యానీ పక్క పక్క గ్యారెంటీ పక్కాగా తింటాము ఇంకా మేము ఇంకా చి ఇంకా మేము ఇంకా మేము ఇంకా మేము ఇంకా మేము అయితే ఎక్కువగా తీపి పదార్థాలు ఎక్కువ వంకాయ కూర చికెన్ కూర చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే అందులోకి కొంచెం రైస్ కలుపుకుంటే చికెన్ అందులోకి కొంచెం అన్నం కలుపుకుంటే అది చికెన్ బిర్యానీ అంటాము మటన్ బిర్యానీ కూడంగా చాలా ఎక్కువగా ఫేమస్ ఉంటుంది కానీ మేము ఎక్కువైతే చికెన్ బిర్యానీ ధమ్ బిర్యానీ అయితే ఎక్కువగా తింటుంటాము